ఫర్ని షాపు ఫర్నిచర్ షాపు వారేనా ఆ మేము కొత్త ఇల్లు కడుతున్నాం తలుపులు కిటికీలు దర్వాజాలు కోసం మెటీరియల్ కోసం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని తీసుకుందామని తలుపులు కిటికలంటే తలుపులు ఒకటి రెండు మూడు ఒక నాలుగు మెయిన్ డోర్స్ కావాలి నాలుగు మెయిన్ డోర్సు కిటికీలు అంటే ఒక సిక్స్ ఉన్నాయ్

ఆ వద్దు ప్లైవుడ్ ప్లైవుడ్ వద్దు టెక్వే దర్వాజాలు కావాలి క్వాలిటీ పరంగా ఉండాలి రేట్ పరంగా ఏం లేదు కానీ

ఆహ అలా కూడా ఉంటుందా ప్రైజు ఎంతుంటే మరి పాతదానికి కోత్తదానికి డిఫరెంట్ కొ హా మరి ఏ క్వాలిటీ బెటర్ అంటారు కొ పాతవి బటర్ అంటారా

ఆహ వర్క్ కంప్లీట్ అవడానికి టూ మంత్స్ పడుతుందా మంచిగా ఉంటాయా మెటీరియల్ అయితే పర్ఫెక్ట్గా చేస్తామండి బుకింగ్ ఇంక ఏం డౌట్ లేదు థ్యాంక్ యు ఖుదా హఫీజ్